ఏప్రిల్ పధ్నాలుగు అంబేద్కర్ జయంతి నవంబరు పధ్నాలుగు పిల్లల దినోత్సవం ఫిబ్రవరి పధ్నాలుగు లవర్స్ డే మే ఒకటి కార్మికుల దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం